మన రాష్ట్రంలో వరంగల్ లో చాలా చాలా ప్రపంచ ప్రపంచాలలో ఉంటాయి అలగ్ అలగ్ ప్రపంచంలో అలగ్ అలగ్ అది వేరే వేరేగా వేరే వేరేగా ఉంటుంది ఒక మన వికారాబాద్ డిస్టిక్లో అనంతగిరి హిల్స్ ఉంది మేము అక్కడ పోయినాం అక్కడ పోతే వరంగల్ లో వస్తుంది అది నేను నా ఫ్యామిలీతో అందరితో పోయిన మా ఫ్యామిలీ మొత్తం బంధువులు అందరు కార్లో పోయినా నేను అక్కడ పోయిన తర్వాత ఆ గాలి వేరే ఉన్నది ఆ ఆక్సిజన్ యే మంచిగా ఉంటుంది అక్కడ మొత్తం పచ్చ పచ్చటి చెట్లు ఉంటాయి అక్కడ గాలి నీరు మంచిగా ఉంటుంది చూడడానికి అయితే చాలా మంచిగా ఉంటుంది మనము ఊపిరి తీసుకోవడానికి చాలా కార్బన్ ఆక్సిడెంట్ మంచిగా ఉంటుంది అక్కడ అక్కడికి వెళితే ఒక ఒక ఖుషి అలగ్ ఉంటుంది ఆ ప్రపంచానికి పోతే అక్కడ చూడడానికి చాలామంది వస్తారు నేను మేం ఎట్లా పోతావు దాన్ని మనం మా కుటుంబాన్ని తీసుకొని వేరే వాళ్ళు కూడా వస్తారు వేరే వేరే చోటు నుంచి వేరే పాపా నుంచి వచ్చి ఆ అనంతగిరి హిల్స్ చాలా ఫేమస్ ఉంది వికారాబాద్లో దాని గురించి అవసరానికి తెలియచేయడానికి చాలామంది వస్తారు న్యూస్ వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే ఆ చోట మంచిగా ఉంది దాని గురించి ఇతర తెలుసుకోవడానికి అందరు వస్తారు ఒక అది చూడడానికి అయితే చాలా మంచిగా చాలా హెల్తీగా ఉంటుంది మనకు కాకపోతే ఒక దాని ఊపిరి పేరే కార్బన్ ఫ్రెష్గా ఉంటుంది ఏంది అక్కడ పొల్యూషన్ ఏమి ఉండదు ఏం కూడా వదలం ఇగ ఉండదు చాలా ఫేమస్ అది అక్కడి పోతే మనకి తెలుస్తుంది ఇక్కడ మన ఇల్లు దగ్గర చాలా పొల్యూషన్ ఉంటుంది ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా సార్లు ఇబ్బంది అవుతుంది అందుకోసం అక్కడ తెలియక చేయడానికి మనం అక్కడ పోతాము ఆ గాలిని ఊపిరి పీలుస్తాము ఊపిరి అది ఏం కాదు అక్కడ చూస్తే వాల్ అక్కడ పోతే మనకి తెలుస్తుంది ఈ గాలి మాట వేరని మనకి తెలుస్తారు అక్కడ పోయి మనం చాలా మనం మన ఇంటి వాళ్ళతో ఫొటోస్ దిగుతారు ఇంకా ఏమంటే ఇంకా ఏమంటే ఎవరైనా అక్కడ పోతే మన ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు వాళ్ళతో మనం ఫొటోస్ దిగుతాము స్కూల్లో చెపుతాము అక్కడ ఈ స్కూల్ వాళ్ళు కూడా వస్తారు టీచర్స్ సార్లు ఆ గాలి చూడడానికి ఆ ప్రపంచం వేరే ఉంటుంది ఆ ప్లేసే వేరే ఉంటుంది చిన్నపిల్లలకు దాని గురించి తెలియాలని స్కూల్ నుంచి కాలేజ్ నుంచి కూడా అక్కడికి వస్తారు చూడడానికి అక్కడ పోతే మనకి తెలుస్తుంది ఏం వేరే ఉంది ఆ చోట ఏం స్పెషల్ ఉంది అని మనకి తెలుస్తుంది అక్కడ ఒక గుడి కూడా ఉంది అక్కడ అందరు వస్తారు ఆ గుడికి పోతారు ఆ గుడికి పోయిన తర్వాత కొంచెం ముందకు పోతే అనంతగిరి హిల్స్ పైన పోతే దాని తెలుస్తుంది మంచి గాలి వస్తుంది ఏ పొల్యూషన్ ఉండదు అందులో మంచిగా తీసుకు వెళ్తారు ఇంకా వేరే వేరే కూడా ఉంది వేరే చాలా చాలా చూడడానికి ఉంటుంది అక్కడ పోతే ఇంకా వేరే ప్రపంచం గురించి చెప్పాలి అంటే వేరే విగ్రహాన్ని గురించి చెప్పాలి అంటే వేరే ఆలయం చెప్పాలి అంటే మేము అయితే గుల్బర్గా కూడా పోయినాం అక్కడ మనం మేము దర్గాలో పోతాము వజూ చేస్తాము అక్కడ పోయిన తర్వాత జారా చేస్తాము నమాజు చదువుకుంటాం ఇంకా అందులో ఏం వెరైటీ ఉంది అది చూస్తాము దాని గురించి చాలా మాటలు మనకి వేరే వేరే రకంగా చెప్తారు వాళ్ళు ఇది అప్పుడు అట్ల ఉండే ఇప్పుడు ఇట్లా ఉండే అని అక్కడ చెబుతారు అక్కడ వెళ్ళిన తర్వాత చాలా చాలా మంచిగా అనిపిస్తుంది మాకు అందుకోసం మేము అక్కడికి పోతాము ఆ ఇంకా అంటే ఇంకా అంటే ఒక వేరే దర్గా ఉంటుంది ఇంకా కొంచం వెళితే అది కొంచెం పైగా ఉంటుంది అక్కడ కూడా పోతాం మేము అక్కడ ఫొటోస్ దిగుతాము మా ఫ్యామిలీతో అంతే ఎవరెవరు ఉన్నారు అన్న దాని గురించి అక్కడ నుంచి ఏమైంది అప్పుడు అని చాలా మాట్లాలు మనకి తెలుస్తాయి మాటలు మాటలు దాని గురించి మనం వినడానికి కాక తెలుస్తుంది ఇది ఎట్లా ఉంది కానీ ఇంకా అంటే వేరే ఉంది చార్మినార్ కూడా ఉంది అది దాని మీద ఎక్కుతారు దానిమీద ఎక్కగలుగుతారు ఎక్కితే కొంచం పైకి నుండి కిందికి చూస్తే చాలా చిన్నగా చిన్నగా కనిపిస్తారు ఇంకా ఆలయం వేరే వేరేగా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మనం చూడాలని అంటే తాజ్ మహల్ ఉంది ఇంకా వేరే ఏమైనా చూడవచ్చు దాన్ని చూసిన తర్వాత మనకి తెలుస్తుంది ఆలయం ఎవరు చేసిర్రు ఎట్లా చేశారు ఎట్లా చేశారు దాన్ని చేయడానికి ఎంత కష్టపడినారు ముందు వాళ్ళు అని మనకి తెలుస్తుంది ఇంకా అంటే చిన్నపిల్లలకి కూడా తీసుకొని పోతారు అక్కడికి చార్మినార్ చూపించడానికి గోల్కొండ సాద్ గుమ్మత్ ఇలాంటి చాలా మార్గాలు ఉంటాయి దాన్ని చూడడానికి ఇంకా అంటే ఇంకా అంటే సాద్ గుమ్మత్ ఉంది ఆ గుమ్మత్ ఒక్కొక్క గుమ్మత్ పోతే మనకు ఒక్కొక్క రకంగా వేరే వేరేగా అని చెప్తారు వాళ్ళు అప్పుడు అట్లా ఉండేది వేరే షా భాష వేరే రూంలో ఉంటుంది ఆమె భార్య వేరే రూమ్ ఉంటుంది అది మనం చూడవచ్చు అక్కడికి పోతే ఆలయం చూడడానికి మనకి చాలా హ్యాపీగా ఉంటుంది దానికి తెలిసుకోవడం మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఎలా ఇది ఎలా చేశారు అని మనకి తెలుస్తారు ఆలయంలో పోతే సాద్ గుమ్మత్ పోతే ఇది వేరే రకంగా ఉంటుంది చాలా పాతది కానీ మనకి తెలుస్తుంది అని అది ఎలా చేశారు అది చేసిన వాళ్ళు ఎలా ఎట్ల కష్ట పడారు మనకి తెలుస్తుంది అని చెప్తున్నాను